హలో అలంకా రెస్టారెంటా అండి నాకు హాట్ కాఫీ కావాలి అండి అది చాలా వేడిగా ఉండాలి నేను తణుకు నుంచి రావులపాలెం వెళుతున్నాను ఆ కాఫీ నేను నాతోపాటు తీసుకువెళతాను ఆ కాఫీ అనేది చాలా వేడిగా ఉండాలి ఆ వేడిగా ఉండటానికి ప్యాకింగ్ అనేది మంచిగా చేయండి